హలో

భువనగిరి మ్యాడమా భువనగిరి కాలేజ్ మ్యాడమా మ్యాడమ్ మాట్లాడేది మేము అభినవ్ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నాను మ్యాడమ్ అవును మ్యాడమ్ అతను మ్యాడమ్ ఇప్పుడు టెన్త్ మ్యాడమ్ మ్యాడమ్ మేము భువనగిరికి జాతరకు పోదాం అని అనుకుంటున్నాం కొంచెం ఫోర్ డేస్ పర్మిషన్ ఇస్తారా మ్యాడమ్ మా బాబుకి తీసుకుని వెళ్తాను అవును మ్యాడమ్ అంటే కొంచెం చదువుతలేడు అని తెలుసు మ్యాడమ్ కానీ ఫ్యామిలీ అంటే జాతరకు పోతున్నాం అందరం కలిసి ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట అందుకని అట్ట కాదు మ్యాడమ్ అంటే చదువుతాడు కానీ ఈ ఈ మంత్ ఈ ఒ ఈ ఒకసారికి ఇయ్యుర్రి మ్యాడమ్ చదువుతాడు నేను చెప్తాను మంచిగా చదువుతాడు ఈ ఒకసారికి పంపించండి అట్లని కాదు మ్యాడమ్ ఫ్యామిలీ ట్రిప్ అందరం కలిసి పోతున్నాం కదా అని ఈ ఒకసారికి పంపించండి మ్యాడమ్ మంచిగా చదువుతాడు నేను చెప్తే చదువుతాడు నేను చెప్తాను మ్యాడమ్ మంచిగా చదువుతాడు అంటే అట్లని కాదు మ్యాడమ్ చదువుతాడు మంచిగా కానీ భువనగిరికి అంటే ట్రిప్పుకి పోదాం అట్నే అందరం చుట్టాలు అందరం పోతున్నాం అని అడుగుతున్నాం ఈ ఒకసారికి మ్యాడమ్ భువనగిరికి పోయి తెల్లారి ఎంబటే పంపిస్తాను నేను బడికి పంపిస్తాను హలో సరే మ్యాడమ్ ఒక్కరో ఒకరోజుకి పంపించండి నేను చెప్తాను భువనగిరికి పోయి ఎంబటే తెల్లారి పంపిస్తాను అదే మ్యాడమ్ ఎంబటే పంపిస్తాం ఆడికి పోయి తెల్లారి ఒకరో ఒకరోజు ఉండి తెల్లారి ఎంబటే పంపిస్తాం మ్యాడమ్ సరే మ్యాడమ్ థ్యాంక్ యూ